వార్షాకాలం ఈ వర్ష ఋతువు ప్రారంభం కాగానే దానితో పాటే జలుబు జ్వరం దగ్గు ఫ్లూ తదితర సీజనల్ వ్యాధులు వెంటాడుతుంటాయి వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం వర్షాకాలంలో సాధ్యమైనంత వరకు నీటిని కాచి చల్లార్చి తాగితే దాదాపు సీజనల్ వ్యాధులను అడ్డుకుంటాము వెల్లుల్లి మిరపకాయలు తింటుంటే వెల్లుల్లి బాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తే మిరపకాయ సైనస్ రద్దీని తగ్గిస్తుంది విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కూరగాయలను తీసుకోవాలి ఆహారంలో పుట్టగొడుగులు నిమ్మ తేనెను చేర్చాలి జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి బ్రెడ్ మీట్ గుడ్లు పెరుగు దృణ ధాన్యాలు తీసుకోవాలి నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ సూప్ తీసుకుంటే ఇది కఫాన్ని వదలగొడుతుంది రోజూ రాత్రి పడుకునేముందు పసుపు పాలు తాగాలి తీవ్రమైన ఇన్ఫెక్షన్ విషయంలో ముక్కుదిబ్బడగా ఉన్నప్పుడు ఆవిరిని పీల్చుకోండి రోజంతా గోరువెచ్చని నీరు త్రాగాలి గొంతు నొప్పిగా ఉంటే నీటిని పుక్కలించడండి